హలో హలో సార్ మీరు వడ్లు కొంటారా వడ్లున్నాయి నా దగ్గర ఒక పది క్వింటాలు ఉన్నాయండి నేను మీకే అమ్ముదాం అనుకుంటున్నా మావి ఇవి జై శ్రీరామ్ అండి కాని నా డౌట్ ఏందంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఇవే వ్యాపారం చేస్తున్నారు కదా అసలు ఇవన్ని ఎలా చూసుకుంటారు అండి అంటే ఎలా తీసుకపోతారు అసలు మీకు కూలీలు ఇవి అసలు ఎలా చూసుకుంటారు ఇవి అన్ని

మరి మీ దగ్గర ఉంటే మీరు క్వాలిటీ ప్రకారం ఇస్తారా మరి ఎట్ట్ ఇస్తారా అవన్ని ఉంటాయా మ్మా ఫ్రెష్గా ఉంటే ఎప్పుడవి అప్పుడు అమ్ముతారాా మరి ఎప్పటికెళ్లో ఉంచినవి అమ్ముతారా

అదేండి అందుకే మరి మీకు అమ్ముతే మరి మాకు కరెక్ట్ రేటు పడుతుందా లేదా అని నా డౌట్ అండి రేటు కరెక్ట్ ఉంటదా అదే అండి మరి ఇంకా అంటే ఇంకా మీరు ఏం చేస్తారండి కూలీ వాళ్ళను ఎట్లా పిలుస్తారు అ అసలు ఎట్లా కొంచె చవుతులీ ఏం చేస్తలు

కాంటకి ఎన్ని ఎత్తులండి అండి కాంటకి ఒక్క బస్తలు ఎంత నింపుతారు మీరు

మరి ఎప్పుడు వస్తారండి మేము అమ్ముదాం అనుకుంటున్నాం మీరు ఎప్పుడు వస్తారు మా ఊరుకు అయితే నేను అమ్ముతా అండి రేపు సాయంత్రం రండి వచ్చినాక ఫోన్ చేయాల అండి అది మరి రేటు మంచిగా పెడతా చూడండి సరే అండి ధన్యవాదాలు